ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల సాంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటిస్తు వస్తున్నారు ఈ ఆచారాలు అనేవి కొన్ని దశా దశాబ్దాల కాలంగా పాటు ప్రజలు ఇక్కడ కాపాడుకుంటు వస్తున్నారు అయితే ఇందులో చాలా రకాల సాంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి అందులో ఎక్కువగా ఆహార పదార్ధాలు అనేవి విభిన్నమైన ఆహార పదార్ధాన్ని తెలుగు ప్రజలు అనేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతు ఉంటారు ఇందులో మొదటిగా కోడి పకోడీ కోడి పకోడీ ఇలాంటివి కూడా చాలా చోట్ల విడివిడిగా విరివిగా అమ్మబడుతు ఉంటాయి ఎక్కువగా ప్రజలు కోడి మాంసాలను లేక అతర ఇతర ఆహార పదార్ధాలని ఎక్కువగా తీసుకుంటు ఉంటాం అలాగే ఆవకాయ ఆవకాయ పచ్చడి అనేది కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తు ఉంటారు ఆవకాయ చేయడానికి చాలా శ్రమ శ్రమతో కూడుకున్న పని ఈ ఆవకాయని పచ్చడిని చేయాలంటే చాలా ఆహార పదార్ధాలు కావలసి వస్తుంది అలాగే దీనికి చాలా శ్రమ కూడా పెట్టాల్సి వస్తుంది దీన్ని ఎక్కువగా ఆడవాళ్ళు తయారు చేస్తు ఉంటారు ఆడవాళ్ళు అందరు ఇది ఈ ఆహార పదార్ధాన్ని మామిడి కాయలతో ఎక్కువ చేస్తు ఎక్కువగా చేస్తు ఉంటారు మామిడి అలాగే ఈ మామిడి మామిడికాయలు అనేక ఆహార పదార్ధాలను జోడించి అది కొంత కాలం నిల్వ వుండేలాగా చేస్తారు అప్పుడు మొదలు ఆ పచ్చడి బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం ఇది ఈ విధంగా ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువగా చేస్తు ఉంటారు అలాగే ప్రజలు కూడా ఎక్కువగా దీన్ని తినడానికి కూడా ఇష్టపడుతు ఉంటారు అలాగే ఇంకా చాలా రకాల పళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉంటాయి ఇందులో పనస పళ్ళు కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటాయి పనస పళ్ళు పనస చెట్టు ద్వారా వచ్చే పనస పళ్ళు ద్వారా వాటిని కూరగా కూడా చేసుకోవచ్చు అలాగే మనం వాటిని పళ్ళగా కూడా తినడానికి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా అనేక రకాలుగా ఇది ఈ పండు అనేది ఉపయోగపడుతుంది ఇంకా చాలా రకాల వంటకాలు ఉంటాయి అలాగే దానితో పాటు ఈ స్వీట్లు వచ్చేటప్పటికి ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల స్వీట్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి అందులో మొదటిది కాకినాడ కాజా ఈ కాకినాడ కాజా అనేది ఇది కాకినాడ ప్రాంతంలో బాగా ప్రత్యేక ప్రత్యేకత పొందింది అక్కడ తయారైన కాజాలను ప్రాం వివిధ దేశాలకు కూడా అక్కడ నుంచి పంపిస్తు ఉంటారు అంతగా అది బాగా ప్రాచుర్యం పొందిన స్వీటు అలాగే తాపేశ్వరం కాజా అని కూడా ఉంటుంది మరియు పూతరేకులు అనేవి కూడా ఆత్రేయపురం వారి పూతరేకులు అనేవి కూడా చాలా ప్రాచుర్యం పొందినవి ఇవి అవి కూడా వివిధ దేశాలకి ఎగుమతి అవుతు ఉంటాయి ఈ విధంగా స్వీట్లలో కూడా చాలా రకాల ప్రత్యేకతలు ఉంటాయి ఇలాగ కాకినాడ కాజా పూతరేకులతో పాటు ఇంకా అనేక రకాల స్వీట్లను కూడా ఎగుమతి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తు ఉంటారు అంతగా ఇక్కడ ప్రజలు కూడా చాలా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇలాగే అనేక రకమైన ఆచారాలను కొంత చాలా కాలంగా ఇక్కడ ప్రజలు పాటిస్తున్నారు దానితో పాటు ఇంకా అనేక రకాల ఇంకా అనేక రకాల ఆహార పదార్ధాలను ఈ ఆచారాలలో భాగంగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తారు ఇలాగే ఇంకా అనేక రకమైన ఆహార పదార్ధాలు ఎన్నో ఉన్నాయి ఎఎ విధంగా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన సాంస్కృతిక సాంప్రదాయ ఆచారాలలో ఉన్నాయి